నేను నెలరోజుల క్రితం నాలుగు చీరలను కొన్నాను ఆ చీరలను నేను ఉపయోగించాను ఆ చీరలను నేను ఉపయోగించిన తరువాత వాటిని ఉతికినప్పుడు వాటి రంగు పోలేదు కొన్నప్పుడు అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి వాటి రంగు పోలేదు కాబట్టి నేను వాటిని కొనడం వల్ల చాలా సంతోషించాను